ఈ హోమ్ థియేటర్ స్పష్టంగా ఈ డబ్బుకి చాలా విలువైనది మరియు ఇరవై వేలలోపు పొందగలిగే ఉత్తమమైనది సౌండ్ క్వాలిటీ బాగుంది ఈ సిస్టమ్ మధ్యస్థం నుండి పెద్ద పరిమాణంలో ఉన్న గదిలో బాగా సరిపోతుంది మరియు సరిగ్గా సెటప్ చేస్తే టీవీ మరియు సినిమా చూడటం అలాగే సాధారణ జనాదరణ పొందిన సంగీతం వినడం కోసం అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్లను కలిగి ఉంటుంది హెచ్డిఎమ్ఐ కనెక్టివిటీ ఆకర్షణీయంగా పనిచేస్తుంది సిస్టంను సెటప్ చేయడం మరియు కనెక్ట్ చేయడం చాలా సులభం వైర్లు మరియు కనెక్టర్లు అన్నీ రంగుల కోడ్తో చాలా సరళంగా ఉంటాయి అవసరమైన చాలా కేబుళ్ళు ఇప్పటికే పెట్టెలో ఉన్నాయి నా ఇల్లు ఇప్పుడు మినీ థియేటర్గా మారింది మేమంతా ఈ అద్భుతమైన ఉత్పత్తి నుండి అద్భుతమైన సంగీతం మరియు ప్రభావాలను ఆస్వాదిస్తున్నాము దీన్ని నాకు పరిచయం చేసినందుకు మరియు త్వరగా డెలివరీ చేసినందుకు అమెజాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చింది నా ఇంట్లో ఇది సరిపోతుంది ఒక సినిమా థియేటర్లో ఉండే అనుభవాన్ని ఇది కలిగిస్తుంది సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది